నాకు మామూలుగా అంటే హిస్టరీ బుక్స్ అనేవి నాకు నచ్చేవి కాదు కానీ నేను సివిల్సు ప్రిపేర్ అవ్వడం వల్ల అవి చదవాల్సి వచ్చింది అవి చదివాక నేను అనేక రకాలుగా నా నాలెడ్జ్ని నేను పెంపొందించుకున్నాను దాంట్లో హిస్టరీ బుక్స్ అనేవి మెయిన్గా మన బ్ర ఇప్పుడు నిత్య జీవితంలో మనం ఎలా ముందుకు వెళతాము ఏంటి అనేది హిస్టరీ బుక్స్ ద్వారా మనం రాజ్యాంగ రూపకల్పన డాకర్ బిఆర్ అంబేద్కర్ చేశారు రాజ్యాంగం కూడా సివిల్స్కి చాలా ఉపయోగపడతుంది కానీ అది చదవాలి అంటే చాలా కష్టం నాకు నచ్చేది కాదు కానీ దీనికి ప్రిపేర్ అవ్వడం వల్ల నేను దాన్ని చదవడం నేర్చుకున్నాక నాకు అది చాలా జ్ఞానాన్ని తెలియపరిచింది ఎందుకు అంటే ప్రజెంట్ మేము ఇలా చదువుకోవడానికి కారణం బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ అనేక సవరణలు చాలా అనేవి చేశారు ఈయన అనేక చట్టాలు ఎస్సీ ఎస్టీ చట్టాలు అనేవి కానీ అనేకం అయినవి చట్టాలు తీసుకొచ్చారు ఈ రాజ్యాంగం ద్వారానే ఇప్పుడు భారతదేశం నడుస్తుంది ఈ రాజ్యాంగం నేను చదవడం వల్ల భారతదేశం అనేది ఎలా నడుస్తుంది ఎలా నడిపించ వచ్చు మళ్ళీ ఎలా నడవాలి అనేది మనం ఎలా సవరణ చేయవచ్చు ఏది అయినా ఎలా మార్చవచ్చు ఏ టైమ్లో ఏది మార్చవచ్చు అనేది ఈ రాజ్యాంగం బుక్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను నాకు ఇష్టం లేదు అనుకున్నాను కానీ ఇప్పుడు అవి అన్నీ నేర్చుకున్నాక ఇంకా నేను చ ఇంకా లోతుగా దాన్ని చదివి ఇంకా అనేక ఇంకా నేను ముందుకు సాగాలని కోరుచున్నాను